మా ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా టీ తాగుతారు అంటే మా అమ్మ గారు కానీ మా నాన్న గారు కానీ మా ఉన్న ఇంట్లో కొంత మంది వారు కూడా టీ అనేది ఇష్టం గానే తాగుతారు ప్రపంచంలో కన్నా మా భారతదేశంలో టీ ద టీ అనేదానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు ఎలాగంటే ఉదయాన్నే లేవగానే టీ తాగడం ఒక అలవాటుగా అంటే ఒక ఆనవాయితీగా అలవాటు చేసుకున్నారు అలాగే ఇంకా చెప్పాలంటే టీ అనేది ఒక ఎమోషన్గా భావిస్తారు అంటే టీ లేకపోతే కొంతమంది విచిత్రంగా ప్రవర్తించడం కూడా నేను చూడడం జరిగింది అలాంటివి కూడా జరిగాయి ఇంకా మన భారతదేశంలో అయితే చాలా మంది టీని చాలా ఇష్టంగా తాగుతారు టీలలో కూడా చాలా రకాలుంటాయి అండి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క టీ అంటే ఇష్టముండ వచ్చు అందరికీ ఇష్టముండాలి అనే ఒక చట్టంలాంటిది అయితే లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టీ అనేది మాత్రం ఇష్టంగా తాగుతారు భారతదేశంలో ప్రతీ ఒక్కరూ తాగే సాధారణమైన టీ అంటే మనం ఒక యావరేజ్గా తీసుకుంటే ధమ్ టీ అనేది చాలా మంది తాగుతూ ఉంటారు ధమ్ టీ అంటే మామూలుగా మన ఇంట్లో చేసుకునేదే కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అది ఎలాగంటే ప్రతి ఒక్కరూ కూడా తక్కువలో తక్కువ అది పది నుంచి పదిహేను రూపాయలు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని తాగడానికి ఇష్టపడుతారు ఇంకా చెప్పాలంటే ఈ టీ సంబంధించిన షాపులు కానీ బ్రాంచీలు కానీ మన మనమున్న ప్రదేశాల్లో ఈ మధ్యన ఎక్కువగా చూడ్డం జరిగింది నేను కరోనా తరువాత వేడివేడిగా అప్పటికపుడు వేడివేడిగా తాగటం లేకపోతే వేడివేడి పాలు తాగడం లేకపోతే మిరియాల పాలు అని టీ అని టీలో కూడా ఉంటాయి కదండి చాల రకాలు ఇలాంటివన్నీ వేడివేడిగా తాగడం అనేది ఒక పెట్టుకున్నారు చాలా మంది అలా తాగడంతో అలా తాగ ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది టీ షాపులు పెట్టడం కూడా జరిగింది మా మేమున్న ఏలూరు ప్రాంతంలో చుట్టుపక్కలు అయితే టీ ట్రీ అని టీ బ్రాంచ్ అని టీ టైం అని లేకపోతే ఇంకా ఉంటాయి చాలా బ్రాంచులు ఉన్నాయండి చాలా రకాలమైన షాపులు అనేవి పెట్టారు ఏ ఏ షాపు లేకుండా కొంతమంది లక్ష్మి టీ సెంటర్ అని లేకపోతే ఫ్రెష్ టీ సెంటర్ అని ఇలాగ వారికి నచ్చిన పేర్లతో కొంతమంది కొన్ని చిన్న చిన్న బండ్లు కూడా పెట్టుకున్నారు పెద్ద పెద్ద షాపులు తీసుకొని కొంతమంది బ్రాంచీలు కూడా పెట్టుకున్నారు అలా పెట్టుకొని దాంట్లో రకరకాల టీలు అమ్మడం అలాగే మిల్క్ షేక్లు అమ్మడం ఇలా చేస్తూ ఉంటారు ఇంకా టీ చెప్పాలంటే కనుక టీలో ఏవేవి రకాలు ఉన్నాయంటే టీలో దమ్ టీ ఉంటుంది లేకపోతే మిరియా మిరియాల పాలుంటాయి లేకపోతే బెల్లం టీ ఉంటాది ఇంకా ఇలాచీ టీ ఉంటాది అంటే యాలుకలతో చేస్తారు ఇలాచీ టీ లేకపోతే లెమన్ టీ ఉంటాది గ్రీన్ టీ ఉంటాది ఇంకా చెప్పాలంటే లెమన్ ఐస్ టీ అనేది ఉంటాది నాకు ఎలా తెలుసంటే నేను అప్పుడప్పుడు మా స్నేహితులతో కలిసి ఎళ్తా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్తవన్నీ తాగడం జరుగుతది అప్పుడపుడు అలాగే లెమన్ టీ అని గ్రీన్ టీ అని ఇంకా చాలా రకాల టీలనేవి అందుబాటులోకొచ్చేసాయండి రకరకాల టీలు ఇరానీ ఛాయ్ అని హైదరాబాదీ ధమ్ టీ అని రకల రకరకాల పేర్లతో రకరకాలుగా టేస్ట్లు అనేవి ఉంటాఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుకింద ఉంటాది అంటే గ్రీన్ టీ వచ్చేసరికి ఇరవైఐదు రూపాయలని లేకపోతే బెల్లం బెల్లం టీ వచ్చేసి ఇరవై రూపాయలని ఇలాచీ టీ ఇరవై అని అలాగే జింజర్ లెమన్ టీ అని ఉంటుంది అంటే అల్లం అల్లం టీ కూడా అల్లం వేస్తారు అలాగే లెమన్ కర్ దాంట్లో నిమ్మకాయ వేసి ఇలా చేస్తారు జింజర్ లెమన్ టీ అంటారు వాటిల్ని అలాంటివి కూడా ఉంటాయి అదొక ముప్పై రూపాయలు అని ఇలా టీలో కూడా చాలా రకాలున్నాయి చాల రకాల రేట్లతో రకరకాల టీలు అనేవి అందుబాటులోకి వచ్చేసాయి ఇపుడు ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో ఎలా చేస్తారంటే టీ టీ అనేది కొన్ని ఒక సాధారణంగా ఒక ప్యాకెట్ తీసుకోవడం పా ప్యాకెట్ పాలు లేకపోతే గేదె పాలో గేదె పాలతో అయితే కొంచెం టీ అనేది రుచికరంగా ఉంటుంది ప్యాకెట్ పాలతో కనుక పోలిస్తే కాబట్టి ప్యాకెట్ పాలు తీసుకున్న పర్లేదు కాని ప్యాకెట్ పాలు తీసుకుని దాంట్లో టీ టీ కడాయిలో వేసి దాంట్లో కొంచెం టీ పొడి వేసి అలాగే కొ టీ పొడి దాని సరిపడా షుగర్ అనేది అంటే పంచదార చక్కర లాంటిది వేసి చేసి దాని తర్వాత మనకి ఇలాచీ కావాలంటే కొన్ని యాలకులు దంచి వేయడం అల్లం కావాలంటే అల్లం కూడా ముక్క ముక్కలుగా కాకుండా కొంచెం కొట్టి దాన్నలా వేయడం ఇలాగ రకరకాలుగా వేసి చేస్తాం మా ఇంట్లో కూడా ఒక్కోసారి పంచదా పంచదార లేనప్పుడు బెల్లం టీ చేస్తాం యాలకలుంటే యాలుకలేస్తాం టీ యాలకలు వేస్తే కొంచెం టీ రుచి అనేది పెరుగుతుంది కాబట్టి యాలకలు వేస్తారు అలాగే టీతో పాటు అప్పుడపుడు కాఫీ కూడా పెడతారు కాఫీ పెట్టి కాఫీతో పాటు ఇంకేం పెడుతాం మిరియాలు పాలు అప్పుడపుడు తాగుతూ ఉంటారు మావాళ్ళు ఇలాగ మనం చెప్పాలే గానీ టీ తాగడం అనేది ఒక ఏమంటారు ఒక ఆర్ట్ కింద భావిస్తారు భారతదేశంలో చాలా మంది టీ సరిగా తాగకపోతే నోరు కాలిపోవడం లేకపోతే మళ్ళీ తాగాలి అనిపించక పోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి టీ కూడా వారు చాలా ఆస్వాదిస్తూ తాగుతారు టీని వారొక అనుభూతితో ఒక ఇష్టంతో తాగుతారు టీ అనే దాన్ని భారతదేశంలో అందరు కూడా మా ఇంట్లో అయితే షుగర్ లేనప్పుడైతే బెల్లం టీ పెడతాము ఒకేలా ఇవ గ్రీన్ టీ కూడా అప్పుడప్పుడు గ్రీన్ టీ కాదు కాని డికార్షన్ కాయడం డికార్షన్ అంటే వేడి నీటిలో టీ పొడి వేసి వేసి దాని తర్వాత మనకి కావాలంటే పాలు పాలు కలుపుకొని దాన్ని టీగా మార్చుకోడం కాఫీ అయితే కాఫీ అలా డికాషన్తో కూడా వేసుకొనేవి ఉన్నాయి బెల్లం టీ పెడతారు ఇంట్లో అలాగే ఇలాచీ టీ అంటారు ఇలాంటి రకరకాల టీలన్నీ కూడా రకరకాలని కాదు కాని రెండు మూడు రకాల టీలు ఇంట్లో అనేవి చేసుకుంటాం అదే బయటైతే మాత్రం మనకి చాలా రకాల టీలు అనేవి అందుబాటులో ఉన్నాయి చాల రకాల టీలు కూడా మనం తాగడానికి ఆస్కారం ఉంది మనం ఆ టీ స్టాల్లో టీలు ఒకటే కాకుండా బిస్కెట్లని సమోసాలని కూడా అమ్ముతూ ఉంటారు టీతో పాటు ఒక నంచుకుని తినేలాగా టీ బిస్కెట్లు కానీ సమోసాలు కానీ టీతో పాటు ఇలాంటి వన్నీ చేయడానికి చాలా మంది ప్రజలు టీతో పాటు బిస్కెట్లు నంచుకోటం టీలో ముంచుకొని నంచుకోవడం ఇలా చేస్తా ఉంటారు కాకపోతే అలా టీలో బిస్కెట్లు నంచుకోడం అనేది మంచి పద్దతి కాదని కొంత మంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు కాకపోతే అది మనం కంట్రోలబుల్గా అంటే తక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి అలా చేస్తూ ఉంటే పర్లేదు కానీ అదే వ్యసనంగా మారితే మాత్రం ఇబ్బందే అలాగే ఇప్పుడు టీ కూడా ఒక వ్యసనంగా మారుతుంది చాలా మందికి దాని ద్వారా టీ దొరకనప్పుడు లేకపోతే టీ తాగకపోతే వారొక పిచ్చిచేష్టలు అనేవి అంటే కొంచెం ఒక విధంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది టీ టీ టీ అని చాలా మంది టీలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే టీ అనేది అంత తక్కువ తాగితే అంత మంచిదని చాలా మంది చెప్తారు ఎందుకంటే టీ లేకపోతే మళ్ళీ మనం ఆలోచన తగ్గి ఆలోచన శక్తి తగ్గిపోయి కొంచెం కోపం రావడం ఇలాంటివి తలపోటు రావడం ఇలాంటన్నిట్లికి కూడా కారణాలవుతాయి కాబట్టి టీ కూడా మనం ఎలా తాగాలంటే ఎప్పుడైనా మనకి తాగాలి అనిపించినపుడు తప్ప అంతే కానీ రోజూ దొరుకుతుంది కదా అని ఇంట్లో కానీ లేకపోతే బయట అందుబాటులో తక్కువ ధరకే లేకపోతే వెంటనే ఇచ్చేస్తున్నారని తాగడం ఇలాంటివన్నీ చేయడం మాత్రం తగ్గించాలి టీ కూడా తాగేయడం తగ్గిస్తే మంచిదని నా ఉద్దేశం